కోనసీమ జిల్లాలో ఆడవారి విద్యకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమిటంటే బాల్య వివాహాలు కోనసీమ జిల్లాలో బాల్యవివాహాలు ఒక సాధారణ సమస్య ఈ వివాహాల వలన ఆడపిల్లలు చదువు ఆగిపోతుంది సాంప్రదాయక ఆలోచనలు కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయక ఆలోచనలు కొనసాగుతున్నాయి ఈ ఆలోచనవలన ఆడపిల్లలకు విద్య అంతర్ముఖం అవుతుంది ఆర్థిక ఇబ్బందులు కొన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల వలన ఆడపిల్లలని చదువుకు అవకాశం కల్పించలేకపోతున్నాయి కోనసీమ జిల్లాలో ఆడవారి విద్యకు సంబంధించిన అవకాశాలు అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు ఆడపిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి మహిళా విద్యా పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా విద్యా పథకాలను అందిస్తుంది ఈ పథకాలు ఆడపిల్లలకు చదువును అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడుతున్నాయి ఉద్యోగం కోనసీమ జిల్లాలో ఆడవారి ఉద్యోగానికి సంబంధించిన ప్రధాన సమస్యలు లింగ వివక్ష కోనసీమ జిల్లాలో కొన్ని ఉద్యోగాలలో లింగ వివక్ష ఉంది వివక్ష వలన ఆడవాళ్లకు ఉద్యోగాలు దొరకడం కష్టం కుటుంబ బాధ్యతలు కోనసీమ జిల్లాలో ఆడవాళ్లు కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు ఈ బాధ్యతలు వలన ఆడవాళ్లు ఉద్యోగం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఆడవాళ్లు ఆర్థిక ఇబ్బందుల వలన ఉద్యోగం చేయలేకపోతున్నారు కోనసీమ జిల్లాలో ఆడవారి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు వైయస్ఆర్ చేయూత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్ఆర్ చేయూత పథకాన్ని అందిస్తుంది ఈ పథకం ద్వారా ఆడవాళ్లు రుణాలు పొందవచ్చు ఈ రుణాలు ఉపయోగించి ఆడవాళ్లు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించవచ్చు జాతీయ ఉపాధి సంఘం జాతీయ ఉపాధి సంఘం ఆడవాళ్లకు ఉపాధి అవకాశాలను ఈ పథకం ద్వారా ఆడవాళ్లు పనులు చేసి ఆదాయం పొందవచ్చు సామాజిక స్థాయి కోనసీమ జిల్లాలోని ఆడవారి సామాజిక స్థాయిని మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి బాల్య వివాహాలను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పాలనపై ఎంతైనా బాధ్యత ఉందని నా అభిప్రాయం